హలో అవునండి

బీచు గుళ్ళు దేవాలయాలు రిసార్ట్సు సీ ఫుడ్సు మీకేమి కావాలి సార్ మీకేమి కావాలో చెప్తే ఛార్జ్ చెప్తాము సార్ ఉంది సార్ అన్నీ వెరై అవును సార్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి సార్ అక్కడ అన్నీ బాగంటాయి నార్త్ ఇండియన్ పుల్కా చోళే పూరి ఉంది సార్ అవును నెంబర్ వన్గా ఉంటుంది సార్ రావచ్చు సార్

ఓకే సార్ బై ఎప్పుడొస్తారు సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ